హలో హలో హనుమంత్ నేను ఫైనేగాని నేను ఇది అనుకుంటున్నా హనుమంతు ఏందంటే ఇప్పుడు మా చెల్లి పెళ్ళుంది బంగారం కొనాలనుకుంటున్నా ఎక్కడ ఎక్కడైతే మంచిగా ఉంటదంటావు కాదు కాదు ఇప్పుడు చూడు అట్ట అంతా కాదు ఇప్పుడు మన వస్తది కదా మన టీవీఎస్లో యాడ్స్లో చూస్తుంటాం కదా లలిత జ్యూలరీస్ గుండు అంకుల్ వస్తాడు కదా అంటే చీప్ చీపే అంటే తక్కువ రేటులో మంచివి బంగారం దొరుకుతదంటరు కదా అక్కడైతే బెస్ట్ అంటావా ఓకే ఆ గోల్డ్ టెస్ట్ చేసే తీసుకుందాం గానీ అంటే అక్కడ తీసుకుందామా లేకపోతే బయట మ్యానుఫ్యా అంటే గోల్డ్ కొ గోల్డ్ స్మిత్స్ ఉంటారు చూసినావా అంటే తాయారు చేసి అమ్ముతారు చూసినావా వాళ్ళ దగ్గర మనం గోల్డ్ కొనుక్కెళ్ళి వాళ్ళ దగ్గరకెళ్ళి చేయించుకుని తక్కువ పడుతుందా లేకపోతే డైరెక్ట్గా మనం బయట షాప్స్లల్లో రెడీమే రెడీమేట్ గోల్డ్ కొనుక్కుంటే ఎమైనా తక్కువ అవుతుందా అని సరే అదే మనం కస్టమైజ్డ్గా చేయించుకుంటే అక్కడ అక్కడంటే రెడీమేట్గా ముందే చేసుంటారు కాబట్టి మన కస్టమైజ్డ్గా మనకు కావలిసిన డిజైన్లో చేయించుకుంటే బెస్టు కదా

సరే సరే అదే నేను కూడా అదే అనుకుంటున్నా నిన్నటినుండి అదే మనం ఓన్లీ గోల్డ్ బయట పర్చేజ్ చేసి అక్కడికెళ్ళేసి మనం కస్టమైజ్డ్గా మనకి ఎలా కావాలో ఆ డిజైన్లో మనం తయారు చేసుకోవచ్చనమాట ఇప్పుడు నెక్లెస్ అయినా రింగ్స్ అయినా లేకపోతే చెయిన్స్ అయినా అదే అదే తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారంటావా తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు మన అంటే ఇట్లా గోల్డ్స్ చేసేటోళ్ళు ఓకే కలుద్దాం ఓకే అన్న త్యాంక్ యూ